హలో ఏవండీ మీరు లక్ష్మీ దుర్గ టైలరాండి ఏవండీ మేమిట్లా స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఏవండీ ఇట్లా మా పిల్లలకి స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టడానికి కొంచెం ఏవండీ పిల్లలైతే స్ట్రెంత్ మట్టుక్కి నూట యాభై మంది ఉన్నారండి నూట యాభై మందంటే ఆరు ఏడు ఎనిమిది తరగతి వాళ్ళున్నారు నాకు తెలిసి క్లాసుకి ఒక యాభై మంది దాకా ఉండి ఉంటారు అంటే పిల్లలు కొంతమంది చిన్నగా ఉంటారు పెద్దగా ఉంటారు అంటే మీరు వచ్చి సైజెస్ తీసుకుంటే బెటర్ కావచ్చండి మీరొక రోజు

అవునండి సరేనండి మీకు వీలున్న రోజు చెప్పండి మీ వీలుని బట్టి మేము పిల్లలకి చెప్తామండి ఇలా సైజెస్ తీసుకోవడానికి వస్తున్నారని చెప్పి మీకు వీలును బట్టి వాళ్ళకి చెప్తామండి వాళ్ళు రెడీగా ఉంటారు సరేనండి కానీ ఒక్కొక్క పిల్లకి మూడు మూడు మూడు జతలు కావాలండి

అవుతాయండి ఖర్చు మేము చూసుకుంటామండి పేమెంట్ తర్వాత వేస్తాము ఫస్ట్ అయితే మీరు పిల్లలకి సైజులు తీసుకోవడానికి రండి ఆరు వందలాండి కొంచెం బయట వేరే రేట్ ఉందండి మీరు ఆరు వందలు అంటే ఎలా ఇప్పుడు కొంచెం తగ్గండి నాలుగు వందలు అలా అంటే స్ట్రెంత్ కొంచెం ఎక్కువ ఉన్నాది కదండి నూట యాభై మంది నూట యాభై మంది పిల్లలంటే కనీసం తగ్గితే కాని మీరు తగ్గిస్తారని మేము మీ దగ్గరకు వచ్చామండి సరేనండి ఇవి పదిహేను వేలంటే ఒక పది వేలు తీసుకోండి అంటే పిల్లలు కదా అండి ఓకే ఓకే లెండి ఒక నెల లోపు వచ్చేస్తాయ కదండి నెలలోపు వచ్చేస్తాయ కదండీ యూనిఫార్మ్స్ అంటే కుట్టటం మొత్తం అయిపోయి పదిహేను రోజులు తర్వాత అంటే నెలలోపు వచ్చేస్తాయ లెండి పిల్లలు యూనిఫార్మ్ వేసుకోవచ్చు అంతే ఇస్తామండి ఇక్కడ ఖమ్మం సైడ్ అండి అంటే పెద్దపల్లి ఓకేనండి అంతే అండి